నాకూ అనిరుధ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన తను వాయిస్ కానీ తను సెట్ చేసుకునే మ్యూజిక్ కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆయన పాడే లిరిక్స్ కానీ ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకొని మంచివి సెలెక్ట్ చేసుకుని పాడుతూ ఉంటారు అలాగే ఇంకా ఏంటంటే ఆయన మూవీసు ఆయన పాడిన సాంగ్స్ కూడా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది సో నాకు ఆయన వాయిస్లో ఎంత క్రేజ్ ఉంటుందంటే నాకు ఆ క్రేజ్ అంటే చాలా ఇష్టం అలాగే ఇంకా ఏంటంటే బీస్ట్ సాంగ్స్ కానీ అలాగే జైలర్ మూవీ సాంగ్స్ కానీ ఆయన చాలా అంటే చాలా బాగా లిరిక్స్ కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కానీ సెట్ చేశారు సో అలాగే ఆయన పాడిన సాంగ్స్ కానీ అందులో చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే మన పవన్ కళ్యాణ్ గారి మూవీలో అజ్ఞాతవాసిలో కూడా సాంగ్ పాడారు సో ఆయన పాడే ప్రతి ఒక్క పాట చాలా స్పష్టంగా అర్థం అయ్యేటట్టు ఉంటుంది అరబికుట్ అరబికుట్టీ ఎక్కువ ఉంటుంది సో నేను అరబికుట్టు కూడా ఆయన చాలా బాగా లిరిక్స్ కానీ ప్రతి ఒక్కటి బాగా సెట్ చేసి ఆ మ్యూజిక్ అనేది ఇచ్చారు సో నాకూ ఆయన సాంగ్స్ అంటే చాలా ఇష్టం అలాగే ఆయన వాయిస్ అంటే ఇంకా ఇష్టం